నేను సాలార్జంగ్ మ్యూజియం పోయినా నా ఫ్రెండ్స్ తోని స్కూల్ టైంలో మా టీచర్లు మాకు తీసుకుపోయిండ్రు రెండు రోజుల మేము పోయినాం ఆ సాలార్ మ్యూజియం చూసిన దానికి అక్కడ అంటే ఏమేం అంటే అంటే చాలా మంచి ప్లేస్ అది నేనైతే చాలా హ్యాపీగా పోయిన అక్కడకు మా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా వచ్చారు అక్కడికి సాలార్జంగ్ మ్యూజియంలో చాలా చాలా మంచిగా ఉంటాయి అక్కడ సిపాయిలు ఉన్నాయి ఒక రూమ్లో చిన్న చిన్న మనుషులు ఫొటోస్ ఉన్నాయి చిన్న చిన్న సిపాయిలు ఉన్నాయి చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి మన పుట్టిన పుట్టక ముందు దేశం అది నిషానిలో ఉన్నాయి అక్కడ దానిలో షోలో పెట్టారు దాని ముట్టకుండా ఒక సీసాలో పెట్టారు దూరం నుండి మనం దాన్ని చూడాలి ఆ సాలార్జంగ్ మ్యూజియంలో ఒక గడియం ఉంది గడియంలో అది టైం టైం వరకు బయటికి వచ్చి చెప్తుంది టైం అయింది అని చాలా పాత పాతవి వస్తువులు ఉన్నాయి అక్కడ చూడడానికి అయితే మంచిగా ఉంటుంది మనం ఏమి చూడలేదో అక్కడ పోయి చూస్తే మనకి తెలుస్తుంది అరే మనం ఇట్లా ఉండే ముందు ప్రపంచం ఇప్పుడు ఇలా ఉంది అని మనకి తెలుస్తుంది చాలా నేనైతే చాలా హ్యాపీగా చూశాను అందరూ ఎంజాయ్గా చేస్తారు ఫ్రెండ్స్ తోని బయటికి వెళ్తారు వెళ్లిన తర్వాత మనం ఆ హ్యాపీనెస్ అలా చాలా అలాగే ఉంటుంది టీచర్స్ అందరూ మనత మనతోని ఫ్రెండ్స్ ఉంటారు వాళ్లతోని వెళ్తారు మనం ఆ ప్రయాణంలో చాలా కొత్త కొత్తయి బొమ్మలు చూడొచ్చు కొత్త కొత్త పారుకున్నా పార్కులు పో పోవచ్చు ఆ సాలార్జంగ్ మ్యూజియం నేను పోయిన తర్వాత ఒక పార్క్కి వెళ్ళినాం అక్కడ మనం పోయిన తర్వాత వేరే రకంగా ఒక అలాగే వేరే జంతువులని చూసాము నీలా బావి ఉండే ఇంకా ఒక షో పీస్ చెట్టు ఉండే ఆ చెట్టు మీద ప్లాస్టిక్వి మామి పండి ఉండే ఒక ఇల్లు ఉంటుంది ఆ చెట్టు మీద ఒక ఒక చాలా అది ఉంది పక్షులు ఉంటే ప్లాస్టిక్వి ఉన్నాయి అవి మనకి చూడడానికి చాలా చాలాగా మంచిగా అనిపిస్తుంది మనకి హ్యాపీ కూడా ఉంటుంది మన ఫ్రెండ్స్ వాళ్లతోని మనం మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టవచ్చు అక్కడ పోయిన తర్వాత ఫోటోలు దిగవచ్చు దిగవచ్చు మనం మన స్కూల్ బడి వదిలి ఇంటి వదిలి వేరే దేశానికి వెళ్తారు కదా అక్కడ ఏమన్నా వెరైటీలు మనకి తెలుస్తాయి తెలుస్తాయి మనం మనకు ఒక చాలా ఇదిగా హ్యాపీనెస్ ఉండాది ఎప్పుడైనా మనం చూసిన తర్వాత మనం యాద్ చేసుకోవచ్చు మనం ఇలా పోయినం ఇలా ఆరోజు అప్పుడు అట్లా ఉండే అని మనం యాద్ చేసుకుంటే మనకి చాలా హ్యాపీనెస్ కూడా కలుగుతుంటుంది ఆ తర్వాత మనం మన ఫ్రెండ్స్ తోని చూసిన తర్వాత మనకి ఇంటి నుంచి టిఫిన్ తీసుకుపోయి పోయిన తర్వా పోయినట్టుగా ఆ టిఫిన్ని అందరితోని పంచుతాము ఆకలితో ఉంటే అన్నం వెరీ వెరీ రకంగా వంట తీసుకొని మా ఫ్రెండ్స్కి మనం పంచుతారు వాళ్ల వంట మనం తీసుకుంటాము మన వంట వాళ్ళని ఇస్తారు అది అట్లానే పంచిన తర్వాత మన టీచర్స్ ఉంటారు మన సార్ ఉంటారు మరి వాళ్ల కూడా ఇస్తే వాళ్లు కూడా హ్యాపీగా ఉంటాం ఇంకా అంటే అక్కడ ఒక షాప్లో ఉంటే మనం ఫ్రెండ్స్ తోని వెళ్లి ఫ్రెండ్స్ తోని వెళ్లి షాప్లో ఏం కొత్త ఉంది ఏం వెరైటీగా ఉంటుంది అబ్బా షాపులో అది తీసుకుంటారు అది మన ఫ్రెండ్స్కి పంచుతాము పంచిన తర్వాత అది తిన్న తర్వాత మనం మళ్ళీ వేరే పార్క్కి వెళ్తాం అందులో మనం చాలా హ్యాపీగా ఉంటారు అది మన ఫ్రెండ్స్ కూడా అక్కడ ఆడుకొని పెద్ద గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో మనం ఆడుకుంటాము ఏదైనా హ్యాపీగా ఉంటుంది అక్కడికి గాలి కూడా మంచిగా ఉంటుంది ఆ గాలిలో మనం మంచి కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది మంచిగా తీసుకోవచ్చు ఆ ఏమైనా ఏమైనా చేయొచ్చు ఆ పార్క్ చూసిన తర్వాత మనం మన ఇంటికి మళ్ళీ బయలుదేరుతారు బయలుదేరిన కూడా మనం ఫొటోస్ దిగుతారు ఫోటో దిగిన తర్వాత మన ఫొటోస్ని మనం మనం ఎప్పుడు ఉంటుందో అప్పుడు దాకా ఆ ఫొటోస్ని మనమే పెట్టుకుంటాము అది ఒక జ్ఞాపకం ఉంటుంది నేను అక్కడ పోయిన జ్ఞాపకం మళ్లీగా ఆ ఫొటోస్ చూసినప్పుడు మళ్ళీ మనకి గుర్తు వస్తుంది నేను అక్కడ పోయినా ఆ రోజు చాలా హ్యాపీగా ఉండది అని ఆలోచించుకోవచ్చు పాత జ్ఞాపకాలు మళ్లీ కొత్తగా చేయొచ్చు అందరం వేరే దేశానికే వెళ్తే మనం వాలి గాలి మంచిగా ఉంటుంది మన బ్రెయిన్ కూడా మంచిగా హ్యాపీగా ఉంటది మనంకి చాలా హ్యాపీగా ఉంటుంది అక్కడ పోతే ఇంటికి వెళ్లి పెడతారు కదా మనకి వాళ్ళ కొత్త కొత్తయి తెలుస్తుంది జనరల్ నాలెడ్జ్ కూడా వస్తుంది ఇది ఎలా ఉంది అని జనరల్ నాలెడ్జ్ కోసం అయినా మనం వేరే దేశానికి వెళ్తాం సాలార్జంగ్ మ్యూజియం అంటే చాలా మంచిగా ఉంది అందులో చిన్న చిన్న సిపా సిపాయిలు ఉంటారు పోలీసులు ఉంటారు వేరే వేరే రూమ్లో వేరే వేరే షోలు పెడతారు వాళ్ళు చూడడానికైతే మంచిగా ఉంటుంది